హలో నమస్కారమండి నా పేరు బానత్ కిషోర్ అండి నేను కమ్మం నుంచి మాట్లాడుతున్నానండి నేను వన్ ప్లస్ మొబైల్ కొనాలనుకుంటున్నానండి ఎనీ కాస్ట్ అండి ఏ కాస్ట్ అయినా పర్లేదు వన్ థౌజండ్ సి సారీ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫార్టీ ఫిఫ్టీ అయినా పర్లేదండి ఎనీ కాస్ట్ ఏ కాస్ట్ అయినా పర్లేదు బట్ నాకు వన్ ప్లస్లో మంచి బ్రాండెడ్ మొబైల్ కావాలి దట్టు మంచి కెమెరా ఉండాలి ర్యామ్ రోమ్లు కూడా మంచిగా ఉండాలి

ఓకే అండి ఓకే ఓకే అండి

ఓకే ఓకే అండి ఇది బ్లూటూత్ ఏ వన్ ప్లస్ బ్లూటూతే వస్తుందా లేదా వేరే బ్లూటూత్స్ ఏమైనా వస్తుందా ఓకే ఓకే సేమ్ కంపెనీ సేమ్ ఓకే ఓకే లేదండి నాకు ఆ ఫోన్ గు కొంచెం డీటెయిల్స్ చెప్పగలరాండి అంటే ఆ ఫోన్ క్యామ్స్ని ఓకే అండి ఓకే ఓకే వన్ ప్లస్లో వాటర్ ప్రూఫ్లో మొబైల్ ఏమైనా వచ్చాయాండి మీ సంగీత మొబైల్ షాప్ అడ్రస్ చెప్పగలరాండి ఒకసారి ఓకే ఓకే అండి ఓకే అంటే పాత బస్టాండ్ నుంచి ఎటు సైడ్ వెళ్ళాలండి ఓకే ఓకే అంటే అది వరంగల్ రోడ్ సైడా అండి ఓ ఓకే అండి